ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన తర్వాత ముఖ్యమైన శాస్త్రం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే ఏమిటి ఆయుర్వేదం అనేది భారతీయ ప్రాచీన వైద్య శాస్త్రం ఇది శరీరం మనసు మరి ఆత్మ మధ్య సమతుల్యతను ద్వారా ఆరోగ్యాన్ని పరిశీలించడానికి లక్ష్యంగా పెట్టుకొని ఉంటుంది దీనిలో ఆహారపు అలవాట్లు జీవనశైలి యోగా ద్వారా మరింత చికిత్సలు ఉన్నాయి నా జీవితంలో ఏది ఎలా అనుసరిస్తాను ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా లేవడం తాజా ఆహారం మరియు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం యోగా యోగా ప్రాణాయామం రోజు క్రమంగా శరీరానికి మానసిక స్థితికి సమతూల్యతతో ఉంటుంది నిద్ర విశ్రాంతి సమయం ఇవ్వడం ఇవ్వడం ఆరోగ్యానికి నిద్ర కూడా ఓ మందు లాంటిది ప్రకృతితో సమయం జీవితం ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకుని జీవించడం